నాకు మా ప్రాంతంలో ఉండే కొన్ని రిటైల్ మరియు హోల్సేల్ మార్కెట్లు తెలుసు ముందుగా ఉదయాన్నే ఐదింటి నుంచి ఏడింటి వరకు జరిగే కూరగాయల మార్కెట్టు ఒకటి ఉంది అది హోల్సేల్గా అమ్ముతారు అక్కడనుంచి రిటైల్ షాప్లో వాళ్ళు కొనుక్కొని ప్రజలకు అందుబాటులోకి తెస్తారు అలాగే ఇంకా కొన్ని హోల్సేల్ మార్కెట్లు అంటే బట్టల దుకాణాలు అలాగే కిరాణా దుకాణాలు అలాగే ప్లాస్టిక్ డబ్బాల హోల్సేల్ దుకాణాలు ఇలా కొన్నీ మార్కెట్లు అనేవి హోల్సేల్గా అమ్ముతారు అదేవిధంగా రిటైల్గా కూడా కొన్ని మార్కెట్లు మా ప్రాంతంలో ఉన్నాయి ఈ మధ్య కాలంలో కిరాణా దుకాణాలు లేదంటే కూరగాయల దుకాణాలు ఆ ఎక్కువగా రావడం జరుగుతుంది అల అదేవిదంగా కరోనా అనే మహమ్మారి సోకిన తరువాత నుంచి ఈ కూరగాయల ధరలు అనేవి అధిక రేట్లోకి వెళ్ళడం మనం అందరం గమనించాము పూర్వం మనం చూసుకుంటే గత మూడు సంవత్సరాల్లో టమాట అనేది నూట ఇరవై రూపాయలు వరకు వెళ్ళడం ఎంతో విశేషమైనది అది అంత రేటుకు వెళ్ళడం అనేది చాలా ప్రజలు దాన్ని కొనుక్కోవడానికే దొరకనంత ఎక్కువ రేటులో ఉండేది ఆ కిరాణా సరుకులు వచ్చేసరికి కందిపప్పని వేరుశనగ గుళ్ళని ఇలా పప్పు దినుసులు ఆయిల్ ప్యాకెట్ రేట్లు కూడా కొన్ని ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటున్నాయి పూర్వం అది వంద రూపాయలకి వచ్చే ఆయిల్ ప్యాకెట్లు ప్రస్తుతం నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ మార్పులను నేను చాలా గమనించాను అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ విషయానికి వస్తే ఆన్లైన్ షాపింగ్కి మనం బయట కొనుక్కునే వస్తువులకి ఎంతో తేడా ఉంటుందీ కొన్నీ నమ్మకం కలిగిన వెబ్సైట్లు అమెజాన్ అని ఏ జియో అని వీటిలో అయితే నమ్మక నమ్మకంగా ఉంటుంది అది కానీ కొన్ని వెబ్సైట్లు మాత్రం మనం నమ్మలేము అక్కడ చూపించిన ప్రోడక్ట్ ఒకటి మనకి ఇంటికి డెలివరీ అయ్యే ప్రోడక్ట్ ఇంకొకటీ కాబట్టి మనం ఆ దానిలో కొన్ని మంచిలో ఉంటాయి మంచిచెడులు రెండూ ఉంటాయి ఇంట్లో మనం మనకి కావాల్సిన వస్తువులు బయట దొరకకపోతే అటువంటి సమయములో ఆన్లైన్ షాపింగ్ అనేది చేయడం మంచిదని నా అభిప్రాయం